ఇరవై నాలుగు నూట మూడు తొమ్మిది వందల నలభై నాలుగు తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై ఏడు ఐదు లక్షల ఆరు వేలు పది లక్షల రెండు రూపాయలు